నేను ప్రయత్నించిన వంటకాల్లో నాకు చికెన్ కర్రీ ఎంతో సవాలుగా అనిపించింది ఎందుకంటే రూమ్లో ఉన్నప్పుడు స్నేహితులు అందరు రోజు చేస్తు ఉండగా నేను దాన్ని చూసి అరే సులువుగా ఉందిగా మనం కూడా చేయచ్చు అని ఫీలింగ్ నాలో కలిగింది ఆ తర్వాత ఒకరోజు నేను చేయాల్సి వచ్చినప్పుడు ఎంతో కష్టంగా కష్టాలను ఎదుర్కొన్నాను ఎందుకంటే ఏదన్నా ఒక పని చూసేటప్పుడు సులువుగా అనిపిస్తుంది కానీ అది చేసేసరికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు కూడా అలాగే అనిపించింది మొదట్లో నేను అందరు చేసే విధంగా బౌల్లో ఆయిల్ పెట్టుకొని అందులో కొంచెం మిర్చి ఉల్లిపాయలు కరివేపాకును వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం మగ్గినాక అందులో కొంచెం అల్లం పేస్ట్ని పసుపును కలిపి మొత్తం కలుపుకున్నాను ఆ తర్వాత చికెన్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించాను ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇంకొసారి ఆ ముక్కను మొత్తం కలుపుకొని కొంచెం ఉప్పు అలాగే కాసేపు అయ్యాక టమాటాని కలుపుకొని బాగా కలుపుకున్నాను టమాటాలు అందులో మగ్గినాక ఒక ఐదు నిమిషాలు తర్వాత బాగా కలుపుకొని అందులో కొంచెం కారం వేసుకొని బాగా కలిపాను ఆ తర్వాత కొంచెం నీళ్ళు రాగానే అందులో కొంచెం ఉప్పు మసాలా వీటిని కలుపుకొని చివరికి ఇంకో ఐదు నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత చివరికి చూసుకున్నాను ఇలా చేయడం ద్వారా నాకు ఎంతో అనుభవం వచ్చింది ఎందుకంటే స్నేహితులు చేసేటప్పుడు నేను కూడా రోజు చూసి చాలా సులువుగా ఉంటుంది అనుకునేవాడిని కానీ చేసేటప్పుడు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను ఒక వస్తువు పెట్టాక అందులోని అది ఉడుకుతుందా లేదా అది బాగా ఉడికిందా లేదా చూసుకోవడం ముఖ్యం మనకు అలాగే నేను చికెన్ ముక్కలని వేసుకున్న తర్వాత ఆ ముక్కలు ఉడికాయ లేదా అని చూసుకోలేదు ఫస్ట్లో మొదట్లో చూసుకోకుండా తొందర తొందరగా ఐటమ్స్ అన్నీ తొందర తొందరగా పెట్టేవాడ్ని ఆ తర్వాత ఒకటి రెండు సార్లు చేసిన తర్వాత ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని ఆ తర్వాత మంచిగా చేయడం జరిగింది ఇలా ఎన్నో సవాళ్ళుఎదుర్కొన్నాను చికెన్ కర్రీ కాకుండా ఇంక ఎన్నో కర్రీల్లో కూడా అలాగే ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాను అలాగే ఒకసారి బిర్యానీ చేసేటప్పుడు మొదట్లో అంతా మంచిగా చేయలేదు ఎందుకంటే ఏదన్నా ఒక వస్తువు కానీ పని కానీ మనకు అనుభవం ఉన్న తర్వాత చేస్తే అది కుదురుతుంది అది వస్తుంది అలాగే బిర్యానీ చేసేటప్పుడు ఎంతో సవాళ్ళను ఎదుర్కొన్నాను మొదట్లో నేను అంతగా వంటకాలు ఏమీ రాకపోయేవి ఎందుకంటే వంట చేయడం అనేది ఒక కళ అ కళ మనం నేర్చుకున్న తర్వాతే మనం పర్ఫెక్ట్ అవుతాం మొదట్లో ఏది రాకపోయేది తర్వాత కొంచెం కొంచెం రోజు రోజు చేయడంలో అనుభవం వచ్చి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను కొన్ని కొన్ని వీడియోస్ వీడియో యూట్యూబ్లో చూసి కొన్ని కొన్ని చూడటం జరిగింది ఎందుకంటే మనం చేసే వరకు మనకు తెలియదు వంట ఎలా వస్తుందో ఎలా కుదురుతుందా లేదా అనేది దాని ద్వారా కొన్ని కొన్ని సార్లు వంట అనేది కుదరకపోవడం జరుగుతుంది ఇప్పుడు నేను ఒక పది ఇరవై సార్లు వండడం వల్ల చికెన్ కర్రీని చెయ్యడంలో నేను ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యాను ఇప్పుడు నా స్నేహితులు నేను చేసిన వంటకాన్ని తిని బాగా సంతోషిస్తారు ఆనంద ఆనందపడతారు మొదట్లో చేసేటప్పుడు వాళ్ళు అన్ఈజీగా అన్సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎందుకంటే వంట అంత మంచిగా రాకపోయేది

ఇప్పుడు ఎంతో గొప్పగా నేర్చుకున్నాను చేస్తున్నాను వంట అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది నేర్చుకొని అన్ని విధాలుగా చేస్తే బాగా వస్తుంది ఇలా కొన్ని కొన్ని కర్రీస్ ప్రయత్నంతో నేర్చుకున్నాను ప్రయత్నం అనేది ఆపకూడదు ఏదన్నా ఏ వస్తువైనా ఏ పనైనా అలాగే ఒక రెండు మూడు సార్లు చేయగానే నాకు ఆటోమెటిక్గా అలవాటైపోయింది పర్ఫెక్ట్ అనేది వచ్చింది అప్పుడప్పుడు మటన్ కర్రీ ఫిష్ కర్రీ అవి కూడా చేస్తుంటాను ఎందుకంటే ఒక వంటకం వచ్చిన తర్వాత మనం ఏదైనా ఏ వంట అయినా చేయచ్చు ఒక వంట పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు వేరే వంటకాలు కూడా చేయచ్చు మనం వేరే వంటకాలలో కూడా చాలా సవాళ్ళు అనుభవించాను ఎందుకంటే మనం చికెన్ కర్రీని ఒక విధంగా చేస్తాం మటన్ని ఒక విధంగా చేస్తాం ఫిష్ని ఒక విధంగా చేస్తాం అలా ఒక్కొక్క కర్రీ ఒక్కొక్క విధంగా ఉంటుంది అలాగే వెజిటేరియన్స్ కూడా నాన్ వెజిటేరియన్స్ కూడా అలాగే ఉంటుంది సవాళ్ళు అనేది కంపల్సరిగా వస్తుంది ఎందుకంటే ఒక పనిలో అనుభవం వచ్చేంతవరకు సవాల్ అనేది కచ్చి కంపల్సరిగా ఉంటుంది మనకు ఖచ్చితంగా ఉంటుంది ఆ పని మనకు పూర్తిగా వచ్చినప్పుడు సవాల్ అనేది ఎదురు అవ్వవు కష్టం సవాల్ అనేది రావు భయం అనేది పోతుంది మొదట్లో ఉంటుంది సవాలు కానీ భయం కానీ ఎందుకంటే వంట చేయడం కూడా ఒక కళ గొప్ప పని పనిని మనం సులువుగా చేస్తాం చూడగానే చేయచ్చు అనుకుంటాం కానీ చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది కావున ఏదైనా మనం నేర్చుకొని చేస్తే మనకు అనుభవం వస్తుంది అలాగే చేప కర్రీ చేప కూర చేసేటప్పుడు ఒకరోజు ఏమి తెలియదు నాకు డైరెక్ట్గా సేమ్ చికెన్ కర్రీ చికెన్ కూర చేసినట్టే చేశాను అది ఇది వేరు అని అప్పుడు నాకు అనిపించింది ఎందుకంటే చికెన్ అనేది దానికి సంబంధించిన ఐటమ్స్ ఎప్పుడు ఏది వేయాలో అదే వేయాలి ఫిష్ ఇక్కడ చేప కూర వచ్చేసరికి దీనికి కూడా ఏ ఐటమ్స్ ఎప్పుడు వేయాలో దీనికే వేయాలి ఏదైనా మనం అటు ఇటు ఐటమ్స్ వేసిన కూర అనేది కరెక్ట్గా మనం అనుకున్న విధంగా రాదు ఒక ఒక కరెక్ట్ ఫ్లేవర్ ఉండి కూర మంచిగా రావాలంటే దానికి ఏది ముంద ఏది ముందర ఏ ఐటమ్ వేస్తే ఆ ఏ ఐటమ్ వేయాలో అదే ఐటమ్ వేయాలి చివరికి ఏది వేయాలో అదే వేయాలి కానీ అటు ఇటు వేస్తే మనం అనుకున్న ఫ్లేవర్ టేస్ట్ అనేది రాదు వంటకం అనేది గొప్ప కళ గొప్ప చదువు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే స్త్రీలు ఎప్పుడు చేసేటప్పుడు అదొక పని వాళ్ళు నేర్చుకున్నారు కదా వాళ్ళు అలాగే చేస్తారు అది వాళ్ళ పని అని నేను ఫీల్ అయ్యే వాడ్ని కానీ నేను నేర్చుకున్న తర్వాత ఈ పనిని ఎవరైనా చేయచ్చు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా చేయచ్చు స్త్రీలు మాత్రమే దీనికి పరిమితం కాదు మనం కూడా చేయవచ్చని అనుభవం నాకు కలిగింది అలాగే ఒక రెండు మూడు సార్లు నాకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి దీని విధంగా చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ కర్రీ నేర్చుకున్న తర్వాత నేను ఇంకా ఎన్నో వంటకాలు నేర్చుకున్నాను అప్పుడు కానీ అప్పుడు నాకు ధైర్యం వచ్చింది తర్వాత చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బిర్యానీ ఐటమ్స్ కూడా చేసేవాడ్ని నేను అందులో కొన్ని సవాళ్ళు ఎదురయ్యారు కానీ ఆ తర్వాత నేర్చుకున్నాను నేను మంచిగా ఈ విధంగా నేను కొన్ని కొన్ని వంటలు కొన్ని సవాళ్లు ఎదురైనా చివరికి నేర్చుకున్నాను మనం ఒక విషయంలో ఏదైనా ఒక దెబ్బ తగిలిన ఏదైనా రాకపోయినా అక్కడే ఆగిపోకూడదు ఇంకా ఇంకా ప్రయత్నించి దాన్ని నేర్చుకోవాలి అలా అయితే మనకు పూర్తిగా అవగాహన వస్తుంది అలా నేను అన్నీ కూరలు అన్నీ వంటకాలు నేర్చుకున్నాను ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అన్నీ కూరలు మనకు కావాల్సిన ఐటమ్స్ మనకు కావాల్సిన విధంగా నేను చేసుకుంటాను ఇంట్లో కూడా కూడా నేను అప్పుడప్పుడు ఎవరు లేనప్పుడు నేనే చేసుకుంటాను ఈ విధంగా అన్నీ వంటకాలు నేర్చుకున్నాను అనుభవం వచ్చాక అన్ని చేసుకోవటం మంచిదని నా ఫీలింగ్ అయితే ఈ చికెన్ కర్రీ ఫిష్ కర్రీ వెజిటేరియన్స్ కానీ ఏదైనా మనం చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగా ధైర్యం ఉండాలి తర్వాత అన్ని ప్రయత్నించి చూడాలి వచ్చిన తర్వాత మనకి ఒక ఆనందాన్ని ఇస్తుంది ఈ విధంగానే నేర్చుకున్నాను నేను